తెలుగు కాకుండా నేను ఇంగ్లీష్ మరియు హిందీ సాహిత్యాలను చదవడానికి ఇష్టపడతాను అవి అందులో ఉన్న కథలు చాలా బాగుండడం వలన నేను దాన్ని ఇష్టపడతాను ఆ పుస్తకాలు స్థానిక మార్కెట్లో కూడా దొరుకుతాయి మరియు వేరే ఇప్పుడు పుస్తకాల ఎగ్జిబిషన్ వంటి ప్రాంతాలలో కూడా లభిస్తాయి అప్పుడు మనము కావాలనుకుంటే అక్కడ కొనుక్కోవచ్చు లేదా ఆన్లైన్ సదుపాయం ద్వారా కూడా మనము పుస్తకాలను ఖరీదు చేయవచ్చును